మా చెల్లి ఇప్పుడే తోట పని మొదలు పెట్టింది దానికి నేను ఇచ్చే చిట్కాలు ఏం లేవు మొక్కని ఏ మొక్క ఎంత మట్టి తీసుకుంటుంది ఏమట్టి తీసుకుంటుంది ఎంత లోతు వరకు గొయ్యి తీయాలి అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి అప్పుడే మొక్క చక్కగా ఎదుగుదలకు సహాయపడుతుంది మళ్ళీ మొక్కకి ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఎంత కావాలో అంతే నీళ్ళు పోయాలి ఏ సీజన్కి తగ్గ నీళ్ళు ఆ సీజన్కి పోయండి ఎరువులు వచ్చేసి చాలా జాగ్రత్తగా వాడాలి దానికి పండ్ల తొక్కలు చే కూరగాయల మొక్కలు చెత్త ఉల్లిపాయ నీళ్ళు లేదా గుడ్లు పగలగొట్టిన నీళ్ళు కొన్ని కొన్ని మొక్కలకి సపరేట్ ఎరువులు ఉంటాయి వాటిని ఉపయోగించాలని నేను ఇచ్చే చిట్కాలు ఇంకా చాలా ఉన్నాయి ఏంటంటే మొక్క పాకేది అనుకో దానికి కర్ర కట్టి జాగ్రత్తగా దారంతో ఆ మొక్కను పైకి ఎదగనివ్వాలి అలాగే ఇంకా మామూలుగా పెరిగే వాటిని ఎప్పటికప్పుడు కొమ్ములను కత్తిరించుకుంటు ఉంటే ఏపుగా మొక్క ఎదుగుతుంది కావున చాలా జాగ్రత్తగా మొక్కల్ని పెంచాలి నేను ఇచ్చే మా చెల్లికి చిట్కాలు ఇవే